మేము ఒక మేము ఫ్యామిలీతో ఒక వారం రోజులు టూరిస్ట్ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాం అండి అవునండి ఎవరిని అడిగినా మీ పేరే ఎవరిని అడిగిన మీ పేరు చెప్పారు అందుకని మిమ్మలని కన్సల్ట్ అవుతున్నాం ఏ ప్లేస్ బాగుంటుంది అంటారు ఆంధ్రాలో వారం రోజులు వారం రోజులు ఫైవ్ మెంబర్స్ అవును ఐదుగురు అండి వెహికల్ ఉంది అండి ఓ ఉంది అండి సొంతంది డ్రైవర్ కూడా మాకు ఉన్నాడు మీరు టూరిస్ట్ మాత్రం ప్రొవైడ్ చేయాలి

సరే అండి ఇప్పుడు ఆంధ్ర ఇప్పుడు ఆంధ్రలో ఏ ఏ ప్లేస్లు బాగుంటాయి చెప్పండి ఒకసారి వైజాగ్ అంత దూరం మారేడుమల్లి మారేడుమల్లి అంటే మరి మూలకు ఉన్నట్టు ఉంటుంది అంత జనాలు ఉండరేమో అండి బాగుంటుంది అనుకుందాం అవునండి మారేడుమల్లి వద్దండి మారేడుమల్లి వద్దు వేరే ప్లేస్ చూడండి లంబసింగి లంబసింగి పైన హిల్ ఏరియా కదండి బాగుంటుంది అంటారా అదే చూస్తున్నాను అండి లంబసింగి అరకు అవి అక్కడ దగ్గర కదా అంటే బొర్రా కేవ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ చూడవచ్చు వారం రోజులు అంటున్నాం కదండి ఇవన్నీ చూడవచ్చు అని ప్లాన్తో ఉన్నాము

లంబ లంబసింగి రెండు రోజులు పడుతుంది అంటారా అవును లం లంబసింగిలో మరి ఉండటానికి రెసిడెన్స్ అనేది ఎలా ఉంటుంది

సరే అండి డీటెయిల్స్ అన్నీ పంపించండి ఈ ఫోన్ నెంబర్కి సరే అండి ఉంటాను చెప్పండి చెప్పండి ఏమి పర్వాలేదండి ఎంత ఖర్చు అవుతుంది అంటారు పదిహేను వేలు అండి మనిషికి మూడు వేలు సరే అండి అయితే అవును లేండి సరే అండి అయితే డేటు డేటు చెప్తాం అండి మేము డేట్ చెప్తాము ఈ మా పాప డిసైడ్ అవుతుంది ఓకే అండి ఉంటాను